ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీస్లో వచ్చేసి మనకి ఇంటర్నెట్ చాలా బాగా ఉంటుంది విలేజెస్లో వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ చాలా బాగా ఉండదు కాబట్టి సిటీస్లో ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ జాబ్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం పాపులే పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇన్నోవేషన్ ఐడియాస్ ఉంటాయి చాలామంది ఉన్నప్పుడు పోటీ పడాలంటే వాళ్ళకంటూ ఒక కొత్త గుర్తింపు ఉండాలి కొత్త కళ ఉండాలి ఇన్నోవేషన్ అనేది అదొకటి ఇంకొకడితో కాంపిట్ అవ్వడానికి మనకంటూ ఒక స్పెషల్ ఉండాలి అండ్ నెక్స్ట్ బిజినెస్ చాలా బాగానే జరుగుతూ ఉంటుంది చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ చాలా బాగా జరుగుతుంది